అవును మేము అడవులకు వెళ్ళినప్పుడు కూడా అడవి పక్షులు కూడా మాకు కనపడ్డాయి అడవి కోళ్ళులాంటివి కూడా కనపడ్డాయి అలాగే చెమట కాకి అనేది కూడా కనపడ్డది అడవిలో నెమళ్ళను కూడా చూసాము అలాగే మా పొలంలో కూడా రకరకాల పిట్టలు రంగురంగు పిట్టలు వాలుతాయి అవి మా యొక్క గింజల్ని తింటూ వెళ్తాయి